ఇండియన్ ఐడల్ వంటి సంగీతానికి సంబంధించిన రియాలిటీ షోలు చూస్తాను అందులో సరిగమప షోని చూస్తాను అందులో పాటలు పాడే యశస్వి అంటే నాకు చాలా అభిమానం ఆయన పాడినప్పుడు ఆయన నోటి ద్వారా వచ్చిన రాగాలు స్మృతులు అన్నీ నా గాత్రాన్ని మెరుగుపడటానికి చాలా సహాయం చేసింది